నమస్కారమండి కావాలండి సెనగపప్పు సెనగపప్పు ఓ ఐదు కేజీలు సెనగపప్పు పెసరపప్పు ఐదు కేజీలు కందిపప్పు పది కేజీలు మినప్పప్పు పదిహేను కేజీలు

గసగసాలు కేజీ దనియాలు కేజీ జీలకర్ర కేజీ పల్లీలు కేజీ పల్లీల వేరుశనగ గుళ్ళండి ఒక ఐదు ఐదు కేజీలండి చట్నీలకి ఆట్లికి బాగుంటుంది వాము హాఫ్ కేజీ హాఫ్ కేజీ

మెంతులు మెంతులు ఒక అర కేజీ సగ్గుబియ్యం సగ్గుబియ్యం కేజీ అటుకులు అటుకులు ఐదు కేజీలు

ఉలవలు రెండు కేజీలివ్వండి జొన్నలు ఒక కేజీయండి మొక్కజొన్న కేజీ

ఐదు కేజీలండి ఉప్పు సాల్ట్ అంటారా అది కేజీ

అలసందలు రాగులు రాగులు రెండు కేజీలు

బియ్యం పిండి అర కేజీ సరిపోతుంది రాగిపిండి అది ఐదు ప్యాకెట్లు

జొన్నపిండి అది ఐదు కేజీలు కొబ్బరి పిండి డ్రై ఫ్రూట్స్ కావాలి బ్రెష్ కావాలి బ్రష్ట్రలోన్ ఒక డజన్ ఇవ్వండి డ్రై ఫ్రూట్స్

ఇంగువ ఏదైనా ఉంటే పోస్ట్ చేస్తాలే బాదం పప్పు పది కేజీలు కావాలి పర్లేదు ఫోన్ చేస్తాను